బ్యాంక్ నుంచి రుణమంటే నేను సబ్సిడీ లోన్ ఒకటి తీసుకున్నానండి ఒకప్పట్లో ఇదొక మూడు నాలుగు సంవత్సరాల క్రితం సబ్సిడీ లోన్ ఒకటి తీసుకున్నాను గవర్నమెంట్ నుంచి అది నాకు వచ్చిన డబ్బులోకి నేను ఇంకొక యాభై శాతం మళ్ళీ తిరిగి వాళ్లకి చెల్లించాలి అది కూడా వాయిదా పద్ధతి కాబట్టి సులభంగానే ఉంటుంది కదా అని నేను ఆ రుణాన్ని తీసుకోవడం జరిగింది అది తీసుకున్న తరువాత నేను సరైన సమయంలో ఎప్పటిలోపు వాళ్లకి దాన్నైతే మనం చ తిరిగి చెల్లించేసేయాలో ఆ సమయంలోపు తిరిగి చెల్లించేశాను అలాగే మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఋణం ఇవ్వడానికి కూడా చాలా మందికి ఎందువల్ల ఆసక్తి చూపిస్తారు అనంటే ఎవరైతే వాళ్ళు చెప్పిన పరిమితి సమయంలో దాన్ని తిరిగి కట్టేస్తారో వాళ్లకి మళ్ళీ మళ్ళీ వాళ్ళు లోన్లు ఇవ్వడమనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనం మళ్ళీ సబ్సిడీ లోన్సు ఇవన్నీ కావాలంటే కూడా వాళ్ళు చెప్పిన సమయానికి ఆ లోన్ తిరిగి కట్టేయడం వల్ల మళ్ళ మనకి మళ్ళీ మళ్ళీ లోన్ అనేది వాళ్ళిస్తారు